సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి మీనింగ్ ముఖ్యంగా భగవద్గీత రామాయణము మా మహాభారతం ఇవి చదివి వాటిలో ఉ ఎలా నడుచుకున్నారో అవి తెలుసుకొని వాటిని అడగటం నడుచుకుంటాను మరి సాంప్రదాయకమైన వస్త్రాలు ధరించి పట్టు వస్త్రాలు ధరించి ఆ దేవుడి యొక్క ప్రవచనాలు ఉదయం లెగం దేవుడు యొక్క భక్తి గీతాలు చదివి ఆలపించి శ్లోకాలు నామాలు ఇవి వినిం తర్వాత మరియు ధర్మమైన బద్ధతులతో ఆపదుల సహాయం చేయడము ఇతరులకు సహాయం చేయడము మరియు ఆ ఉదయం దేవుడిని గుళ్ళు ఇల్లు వాటిని కడగడం భక్తి భక్తి మార్గం నేర్చుకోవడం ఇలాంటివి కూడా చెప్పే భక్తిని కాపాడుకుంటాను అలాగే దేవుడు గుడికి వెళ్ళిన తర్వాత దేవుడి భక్తి నమ్మకము ఉండడము మూఢనమ్మకాలు ఉంటాయి మూఢనమ్మకాలను నమ్మకపోవడము మరియు బ్రాహ్మణులు అడిగి ఎలా వాని ఎలా నడవాలో తెలుసుకుంటాను వాళ్ళ ముఖ్య అడుగుజాడల్లో నడుచుకుంటాను ప్రవచనాలు ఉదయం లేవగానే వింటాను మరియు నేను అక్కడ భక్తి గీతాలు లే ముత్యాలు ఇలాంటివి అనాధ ఆశ్రమాలు ఫౌండేషన్ భక్తి మందిరాలు నిర్వహించే సాంస్కృతి యొక్క విలువలు తెలియజేస్తాను తెలియజేసిన తర్వాత వాటి గురించి సాంస్కృతి గురించి కొన్ని ప్రత్యేకమైన కార్యాలు కార్యక్రమాలు భక్తి ఛానల్ ఇవి ఏర్పాటు చేసి భక్తి యొక్క గొప్పదనము సాంస్కృతిక విలువలు తెలియజేస్తాను